నేను ప్రయాణించడానికి మోటర్ బైక్ లేదా ట్రైన్ని వాడే వాడ్ని బైక్ అయితే దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి పుణ్యక్షేత్రాలు తిరగడానికి మా ఇంటి దగ్గర్లో ఉన్న ప్రకృతి అందాలను వీక్షించడానికి మోటర్ బైక్ని తీసుకువెళ్ళేదాన్ని అదే దూరంగా ఉన్న ప్రాంతాలకు ప్రదేశాలను చూడాలి అంటే ట్రైన్లో వెళ్ళే దాన్ని ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడి ఉంచి వచ్చే చల్లటి గాలి ప్రకృతి ఆ వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం ట్రైన్లో పడుకోడానికి సౌకర్యవంతంగా ఉంటుంది ప్రతీసారి ప్రయాణించేటప్పుడు నేను నా దగ్గర అన్ని వస్తువులను జాగ్రత్తగా ఉంచుకుంటాను అంతే కాకుండా ట్రైన్లో ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం